బయటి నీటిలో ఈత కొట్టేటప్పుడు సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గాలు ఏమిటి అంటే మనం అందరం ఒక్క దగ్గరనే ఈత కొట్టే వాళ్ళతోనే వెళ్ళాలి అలాగే మనం అందరం వెంబడి ఒక డబ్బాను కానీ అలాగే థర్మాకోల్ని కానీ తీసుకు వెళ్ళాలి అలాగే వర్షాకాలం సమయాల్లో మనం అందరం వాగుని చూడటానికి నదులని చూడటానికి నదులు ప్రవహించే నదులని చూడటానికి ప్రవహించే వాగులని చూడటానికి వెళతాము అప్పుడు మనం అందరము ఈత డబ్బాలు కానీ థర్మాకోల్లు కానీ తీసుకువెళ్ళాలి వెంబడి ఎందుకంటే వర్షాలు బాగా పడే ఆ టైంలో వర్షాలు బాగా పడితే నదులు ఉధృతంగా ప్రవహిస్తాయి ఇప్పుడు కాలువను మట్టాన్ని మించి ప్రవహిస్తాయి అట్లుండే టైంలో రోడ్ మీదకి వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ టైంలో మనం అందరం సురక్షితంగా ఉండాలి అంటే ఈత డబ్బాల్ని కానీ థర్మాకోల్ని కానీ అలాగే వెంబడి తీసుకువెళ్ళాలి నదులు రోడ్లపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తాయి తెలంగాణలో ఆ టైంలో మనం బండ్లని కానీ బండ్లని మాత్రం తీసుకువెళ్ళొద్దు దానికి వేరే రూట్లో వెళ్ళాలి మనము కొన్ని ఊళ్ళలో చూసుకున్నట్టయితే ఒక ఊరు చుట్టూ చుట్టూరుగా వాగులు ఉంటాయి అలాంటి టైంలో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలి వేరే ఊళ్ళకు ప్రయాణాలు చేయవద్దు ఎందుకంటే మనము వెళ్ళే టైంలో వాగు తక్కువ ఉన్న దాని దగ్గరికి వెళ్ళేటప్పుడే ఆ వాగు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం వెళ్ళే టైంలోనే వర్షం చాలా పడింది అనుకో నీళ్ళ మీద నీళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది అదే ఒక వాగు ప్రారంభమైంది వేరే ఉంటుంది ఉన్న నీటితోనే నీరు మీద నీరు ప్రవహిస్తూ చాలా పెద్దగా ప్రవహిస్తుంది అలాగే మన చిన్న పిల్లల్ని కూడా ఆ వాగుల్లో ఈత కొట్టనివ్వద్దు ఎందుకంటే మనము ఈ రోజులలో చూసుకుంటే ప్రక్కవాడిని కూడా నమ్మస్తలేదు మనము మన పిల్లలకి ఈత నేర్పించాలి అంటే మనమే వెంబడి వెళ్ళాలి ఎందుకంటే ఈ టైంలల్లో మనం ప్రక్కవారిని కూడా నమ్మస్తలేదు అలాగే మన పిల్లలకి కూడా మనము చెప్పాలి ఎలాగ అంటే ఈత డబ్బాల్ని తీసుకపొమ్మని చెప్పాలివెంబడి అలాగే థర్మాకోల్ని మంచిగా కట్టించాలి చెప్పాలి బట్టలు వేసుకోకుండా ఈతని కొట్టాలి అని అలాగే మనం అందరం మన పిల్లలని ఈ టైంలో కాపాడుకోవాలి వర్షాకాలం సమయంలో ఎందుకంటే అక్కడ ఆయన వెళుతున్నాడని నేను నేను వెళుతున్నానని వీళ్ళు అందరూ ఈత రాకున్నా వెళ్ళిపోతారు అందులో కొంత మందికి ఈత వస్తుంది రాని వాళ్ళు బావిలో దూకి అక్కడికి అక్కడే మునిగిపోవడం అవుతుంది మనం అందరం ఇలాంటివి చేయవద్దు